హలో మేడమ్ చెప్పండి అంటే ఫుట్వేర్ అంటే చాలా ఉన్నాయి మ్యామ్ స్లిప్పర్సు షూస్ ఫ్లిప్ఫ్లాప్స్ శ్యాండిల్సు హీల్స్ అని అందులో మీకు ఏ మీకేది కావాలి శ్యాండిల్సు ఓకే మేడమ్ ఈ టైప్ చూడండి మేడమ్ ఎలా ఉంది హలో మేడమ్ ఇవి ఎలా ఉంది మేడమ్ చూడండి ఒకసారి కలర్స్ ఉన్నాయి మ్యామ్ బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ ఇంకా పీచు కలర్ ఉంది ఏ కలర్ కావాలి బ్లాక్ కలర్ ఉన్నాయి మ్యామ్ సైజ్ ఎంత మ్యామ్ మీది సిక్సా ఓకే చూస్తాను మ్యామ్ ఓకే సైజు సిక్స్లో బ్లాక్ లేదు మ్యామ్ లేదు లేదు షూ మోడల్లో లేస్ వచ్చేవి ఉంది కావాలా ఫ్లాటుగా కావాలా ఫ్లాటా ప్లాట్ ఏ కంపెనీ అయితే మీరు ఏమైనా కంపెనీ అనుకున్నారా బ్రాండ్ ఇదే బ్రాండ్ కావాలని ఏమైనా ఉందా మేడమ్ నైకా ఓకే ఓకే ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఎయిట్ హండ్రెడ్ అంటే వైట్ ఎక్కువ ఉండవు మ్యామ్ ఎక్కువ డార్క్ కలర్స్లో ఉంటాయి ఆ అంటే స్టాక్ అయిపోయింది మేడమ్ యాక్చువల్గా ఆ సరే సరే మ్యామ్ కొత్తగా ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది మేడమ్ ఒకటి అది చూపించమంటారా ఇది ఇప్పుడు ట్రెండింగ్ మేడమ్ ఇది కొత్త మోడల్ ఒకసారి చూడండి కంపెనీ బాటా ఆ అదే దీనికి నాలుగు వందలు మ్యామ్ ఆ ఆ కలర్స్ ఉన్నాయి మేడమ్ ఓ ఓకే ఓకే అన్ని కలర్స్ ఉన్నాయి మ్యామ్ చూడండి ఒక్కసారి ఓకే మ్యామ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మేడమ్ దీనికి ఓకే